మాకు కొన్ని కొన్ని రోజుల క్రితం వర్షాలనేవి ఎక్కువ పడిపోయినాయి దాని వల్ల వరి చేను అంతా పాడైపోవడం తెగులు వచ్చేయడం ఇలాంటివి జరిగాయి దానికి ఏంటంటే రైతులు అందరూ మందులు ఎక్కువ కొట్టేస్తా ఉంటారు తెగులొస్తే అంటే కొట్టాలి కొంచమన్న మందు కొట్టకపోతే జరగ కొంచెం పంట నష్టపోవటం అనేది జరుగుతుంది కాకపోతే ఏంటంటే కొంచెం తక్కువ మోతాదులో అనేది కొట్టాలంటే ఇప్పుడు ఎకరానికి ఒక డబ్బా చాలనేసరికి అందరూ ఏం చేస్తున్నారంటే పురుగు ఇంకా చచ్చిపోవాలని మందు ఎక్కువ కొట్టేస్తున్నారు దాని వల్ల ఏంటంటే వాతావరణం మారినప్పటికీ మొత్తం అంతా పంట మొత్తం నాశనం అయిపోతుంది ఇప్పుడు ఎండ ఉంది కదా అని ఎక్కువ కొట్టేసరికి వర్షాకాలం వచ్చేసరికి మొత్తం మందంతా పోతుంది ఇంకప్పుడు దానికి ఏం చేస్తారు ఇప్పుడు వర్షం ఇప్పుడు ఉదయం మధ్యాహ్నం వర్షం పడలేదు అనేసి కొట్టేశారు మళ్ళీ సాయంత్రం వర్షం పడిపోతే ఇంక దానికి మందు ఏం ఎక్కుతుంది అందు దానివల్ల ఏంటంటే రైతులకు కూడా ఇలాంటి జాగ్రత్తలు కొంచెం తీసుకోవాలి ఇంకా లేకపోతే మాత్రం కొంచెం పంటల్లో మనకు తెగుళ్ళు ఇప్పుడు గాని అది ఎక్కువైపోతే మాత్రం తర్వాత పంటను కాపాడుకోవడం చాలా కష్టమైపోద్ది ఇలాంటి మార్పులు మనం ఎలాగంటే రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి మనం కూడా ఇవి భరించాం కాబట్టి ఇంక మీదట పంట మీదకి ఏది రాకుండా చూసుకునే బాధ్యత మనకు ఉండాలి అందుకని ఇలాంటి మందులు ఎక్కువ కొట్టకుండా కొంచెం కొంచెం తొందరగా క్యూర్ అయ్యే పద్ధతులో మనం అది ప్రవర్త అంటే ప్రవర్తించేసుకుంటే మన పంటననేది మన చేతికొచ్చే అవకాశాలు ఉన్నాయి